నేను చాలాసార్లు బైకింగ్ ఈవెంట్లో పాల్గొన్నాను బైక్ రేస్లో పాల్గొనడం అనేది జరిగింది ఈ బైకింగ్ రేస్లో నేను చాలా మధురమైనటువంటి అనుభవాన్ని పొందాను ఎంతో స్పిరిచువాలిటీ కాంపిటీషన్ అనేది అందులో ఉంటుంది ఈ బైక్ రేస్లో కొన్ని కొన్ని సార్లు వితిన్ సెకండ్స్లో రెండు మూడు నిమిషాల్లో మనం గెలుపు దశగా నుంచి వెనక్కి రావడం అనేది జరుగుతుంది కొన్నిసార్లు ఈ బైకింగ్ రేస్లో కొంతమందికి తీవ్రమైన గాయాలనేది జరగడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ ఈ బైకింగ్ ఈవెంట్లో నేను పాల్గొనడం అనేది జరిగింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మరి డిస్టిక్ట్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఇవి జరగడం గ్రామం లెవెల్ మండలం లెవెల్లో ఇవి జరగడం అనేది మా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది అలాంటివి పోటీలు జరిగినప్పుడు ఈ బైకింగ్ రేస్లో నేను తప్పకుండా పాల్గొంటాను అయితే ఈ బైకింగ్ రేస్లో ఎన్నో మన ఎంతోమందితో పరిచయాలు ఎన్నో మధుర అనుభవాలు నేను పొందుకోవడం అనేది జరిగింది